నాకే కాకుండా మా వారికి కూడా తోట పని అంటే చాలా ఇష్టం ఆయన కూడా నాకు ఎంతగానో సహాయం చేస్తారు వారు ప్రతి ఒక మొక్కని ఎలా నాటాలో ఖచ్చితంగా అన్ని తెలుసుకుని వాళ్ళు తయారు చేస్తారు వారు తోట పనిలో ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తారు నాకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ ఆయనకే ఉంటుంది మా ఒక్క తోటలో అన్ని ఆయన పెంచిన మొక్కలు ఎక్కువ ఉంటాయి నాకన్నా ఎక్కువ పంటలు తోటలు పండించడంలో వారు తోట పని చేయడంలోనే కానీమొక్కలకి నీళ్ళు పోయడమే కానీ మొక్కలకి ఎరువేయడంలో కానీ ఆయన చాలా శ్రద్ధగా ఉంటారు నాకు ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది నేను ఆయనిని చూసే ఎక్కువ ఇంట్రెస్ట్ తెచ్చుకున్నాను మొక్కల్ని పెంచడం కావున నాకన్నా ఎక్కువ మా ఇంట్లో తోట పని చేసేది మా వారు ఆయనకి ఇంకా మా వదిన కూడా చాలా ఇష్టం తోట పని అనేది ఎక్కువ చేయడానికి ఇష్టపడతారు వారిద్దరూ ఎన్నో మొక్కలని పెంచుతున్నారు ప్రస్తుతానికి ఇప్పుడు వారి యొక్క పెంపకాన్ని చూసి నాకే చాలా ఆసక్తి కలిగింది నా నేనే ఇంకా తక్కువ వర్క్ చేస్తాను మా ఇంట్లో ఆ వారిద్దరు బాగా హెల్ప్ చేస్తారు మాకు